మేము ఇంట్లో చాలావరకు పూలమొక్కలు పూలమొక్కలంటే మందారం చామంతి బంతిపూలు గోరింటపూలు ఇవి పెంచుతాను మొక్కల విషయానికొస్తే ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బ్లాక్బెర్రీ పోమొగ్రానేట్ జామకాయలు రేగికాయలు రేగుచెట్లు ఇవి మా ఇంట్లో ఎక్కువగా ఉంటాయి ఇది కాకుండా తీగలు తీగలు విషయానికొస్తే చిక్కుడుతీగ అంటే చిక్కుడుకాయ చెట్టు కాకరచెట్టు సొరకాయచెట్టు అలసందకాయ చెట్టు ఇలా చాలా తీగలున్నాయి ఇదికాకుండా దుంపలు కూడా తీగలు కాసే చామదుంప చెట్టు కూడా మనదగ్గరుంది

ఇవన్నిటికీ పబ్బులేసి తీగలను పైనకి పాకిచ్చి కట్టెల కట్టెల పైనకి తీగలు పాకిచ్చి అక్కడనే పెరిగేలాగా చూసుకుంటాం సో దానివల్ల తీగలిట్లా క్లమ్జీ క్లమ్జీగా అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉండదు మనం ఈజీగా కూడా తెంపుకోవడానికి వీలుగా ఉంటుంది ఎక్కువగా మా దగ్గర పండించేదయితే చిక్కుడుకాయ అండ్ కాకరకాయ అవి కూడా ఎక్కువ అమ్మడానికి వీలుగా ఉంటుంది అదిమాత్రం ఎక్కువ రేట్ కూడా పలుకుతుంది రైతులకి